నిపుణుల బృందాలు విద్యా శాస్త్రం సాంకేతిక సాంఘిక రంగాలలో నూతన ఆవిష్కరణలు చేయడానికి పనిచేస్తున్నారు అలాగే అంకుర సంస్థలు కూడా అని ప్రారంభమైన కొత్త ఆవిష్కరణలు పెంచేందుకు పరిశోధనలు ప్రోత్సహించేందుకు యువతను శాస్త్రీయ ఆవిష్కరణలు చేసే అవకాశాలు అందిస్తున్నాయి